నేను కర్ణాటక నుంచి మాట్లాడుతున్నానండి నేను సాయి కృష్ణ అదే నేను ఒక బిజినెస్ పర్సన్ను నాకు వచ్చిన కొంచెం స్ట్రెస్ అది ఎక్కువ అయిపోతుంది మా ఫ్రెండ్ అయితే రిఫర్ చేశారు మిమ్మల్ని అదే గంగా దగ్గర అదే గంగాధర్ సెంటర్ దగ్గర కొంచెం ఫ్రీగా తగ్గుతుంది అని చెప్పి కొంచెం రిఫర్ చేశారు అని చెప్పడంతో నేను మీకు ఫోన్ చేశాను అంటే ఇక్కడ నాకు ఓవర్గా స్ట్రెస్ అవడం వల్ల కొంచెం హెడేక్ అలాంటి వస్తూ ఉంటున్నాయి అసలు మీ దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏమన్నా ఉందా అండి మీ దాంట్లో ఎంత అవుతుంది మేడం ట్రీట్మెంట్కి

ఇంకా ఏదైనా ప్యాకేజీ ఉందన్న మేడం ఇది కాకుండా ఓకే మేడం ఇంకా అసల అసలు ఏ టైంలో రమ్మంటారు మేడం మీ దగ్గరికి ఇలా ఎన్ని రోజులు ఉంటుంది మేడం వన్ వీక్ డైలీ వన్ వన్ అవరా మేడం ఓకే మేడం ఓకే మేడం రేపు వస్తాను మేడం అయితే